సార్ మీ లైసెన్స్ చూపించండి ఆర్సీ ఏదండీ రెండువేల ఇరవైలోది ఇన్స్యూరెన్స్ ఏదండీ లేదు ఇన్స్యూరెన్స్ లేదు పొల్యూషన్

ఇన్స్యూరెన్స్ లేదు పొల్యూషన్ లేదు హెల్మెట్ లేదు ట్రిబుల్ డ్రైవింగ్ వస్తున్నారు ఎక్కడ ఎక్కారండి ఇప్పుడు బండి మీద ముగ్గురు ఉన్నారా లేదా సొ బండి దిగండి బండి పక్కన పెట్టండి బండి తీయి బండి కొంచెం పక్కన పెట్టండి ఫస్టు ఓకే మీకు ఇప్పుడు వెయ్యిరూపాయలు ఫైన్ వేస్తున్నాను అది క్లీ మీసేవలోకెళ్ళి క్లియర్ చేసుకుని రిసిప్ట్ తీసుకొచ్చి బండి తీసుకెళ్ళండి ట్రిపుల్ డ్రైవింగ్ చేయడం తప్పు అందులో బండికి ఇన్స్యూరెన్స్ లేదు ఒక్కరిక్కూడా హెల్మెట్ లేదు ఎలా ఎక్స్క్యూజ్ చెయ్యాలి ఇంట్లో ఉంటే బండి కూడ ఇంట్లో పెట్టుకోండీ ఫస్టు మీరు బండి పక్కన పెట్టి అది క్లియర్ చేసి ఆ ఇఎం అది అది క్లియర్ చేసివచ్చి నాకు నాకు రిసిప్ట్ చూపించి ఆల్రెడీ టూ పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి మొత్తం త్రీ పేమెంట్స్ నాకు క్లియర్ చేసి బండి తీసుకెళ్ళండి మరి మీకు ఆన్లైన్ పేమెంట్ అంటే ఎప్పుడు క్లియర్ తీసుకుంటారు త్రీ ఇఎమ్ ఇప్పటికే త్రీ ఉన్నాయి చలనాసు నెక్స్ట్ టైమ్ కనుక ఇలా బండి కానీ చలనా అంటే ట్రాఫిక్ పోలీస్ దగ్గరకానీ ఎవ్వరైనా ఆర్టీఓ కానీ ఎవ్వరైనా బండి ఆపారు అంటే మాత్రం బండి సీజ్ చేస్తారు ఓకే థౌ ఒక థౌసండ్ రూపిసు నేను చలనా వేస్తున్నా మీరు వీలైనంత త్వ వి నేను ఫైవ్ హండ్రెడ్ వేసేదేం ఇప్పుడు ఇన్స్యూరెన్స్ లేదు పొల్యూషన్ లేదు హెల్మెట్ లేదు ట్రిపుల్ డ్రైవింగ్ అసల బండి సీజ్ చెయ్యాలి నేను ఓకే నో పార్కింగ్లో పెట్టారని చెప్పి ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైన్ ఏస్తున్నాను రేపు క్లియర్ చేసుకోండి మీరు ఓకే